నాకు తెలిసినంతవరకు ఏంటంటే డ్రాయింగ్ కోసం స్నేహ స్కూల్ అని ఒక స్కూల్ ఉంది అది ఇంగ్లీష్ మీడియం స్కూలు అలాగే ఇంకా ఏంటంటే అక్కడ ఆర్ట్స్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంటాయి అలాగే ఇంకా ఏంటంటే అక్కడ డ్రాయింగ్ పెయింటింగ్ కూడా నేర్పిస్తారు అది పెద్ద స్కూల్ అలాగే ఇంకా ఏంటంటే మనం కాలేజ్లో గనక ఆర్ట్స్ గ్రూప్ తీసుకుంటే మనం డ్రాయింగ్ మనం పెయింటింగ్ దేని మీద ఇంట్రస్ట్ ఉంటే అటు సైడ్ వెళ్ళచ్చు అలాగే ఇంకా ఏంటంటే నాకు ఆర్ట్స్లో చాలా అంటే చాలా ఇంట్రస్ట్ ఉంది ఎందుకంటే నాకు డ్రాయింగ్ వెయ్యడం చాలా ఇష్టం అందులో ముఖ్యంగా

పావురాలని పిచుకలని ఇలాంటి వాటిల్ని వెయ్యడం నాకు చాలా ఇష్టం అందులో నేను పీజియన్ని ఎప్పటినుంచో వేద్దాం అనుకున్నాను కానీ అది ఎప్పుడేసినా సరే ఏదో ఒక మిస్టేక్ రావడం ఆ డ్రాయింగ్ సరిగ్గా రాకపోవడం లాంటిది జరిగింది అలా జరగకుండా ఉండాలన్నదే నా ఆశ అలా నేను అలాగే ఇంకా ఏంటంటే నేను మంచి డ్రా పెయింటర్ అవ్వాలి అన్నది నా డ్రీమ్ అది నేను సాధించాలని నేను అనుకుంటున్నాను దానికి నేను నేను ఏదైతే చెయ్యగలనో అంత నా సాయ శక్తులా నేను ప్రయత్నం నేను చేస్తున్నాను అలాగే ఫలితం అయితే ఫలితం అయితే కూడా అలాగే ఆశిస్తున్నాను ఇంకా ఏంటంటే నేను అనుకున్నట్టుగా సక్సస్ అయ్యి నా డ్రీమ్ ఫుల్ ఫీల్ అవ్వాలన్నది నా కోరిక అదే నేను సాధించి ఏదో ఒక రోజు మంచి పొజిషన్కి వెళ్ళి మా ఇంట్లో వాళ్ళని కూడా బాగా చూసుకోవాలన్నది నా డ్రీమ్